కళలు మరియు చేతివిలు చేతి పనులు వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని సృజన నైపుణ్యాన్ని మరియు మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్ధ్యం కలిగి ఉన్నాయి కళలు మరియు ఆత్మవిశ్వాసం ఒక వ్యక్తి కలలలో ని నిమజ్ఞమైతే అతని స్వేయ వయ వ్యవ వ్యస్తిగత మ మెరుగుపడుతుంది చిత్రకళ సంగీత శిల్పకళ వంటి మనిషి ఆలోచనలను వ్యక్తి రత సహ సహాయపడుతుంది చేతి పనులు మరియు ప్రాముఖ్యత చేతి పనులు ఆలోచనలను మ మన మనసును రూపం రూపంలోకి తీసుకురావడానికి సహాయపడుతుంది ఇవి ఒక వ్యక్తిలో సహాయానికి పెంచడానికి పాటు ఒక పనిని పూర్తి చేయడం త తర్వాత పొందే సంస్కృతిక కూడా ఇస్తుంది కళలు మెరుగుపడే విధానాలు నిత్యం అభ్యసన ద్వారా మన కళలను నైపుణ్యంలో మార్చుకోవా మార్చుకోవచ్చు కొత్త కళలను నేర్చుకోవడం కొత్త ఆలోచనలను పేర ప్రేరేపిస్తుంది వివిధ కళలను ప్రాధాన్యత హాజరు కావడం కొత్త శైలులు అర్థం చేసుకోలేనందుకు అవకాశం ఇస్తున్నట్టు